ఏమి కావాలండి అవునండి అవునా అండి సరే అండి మన దగ్గర బాగుంటాయి అండి మొన్న మన మన దగ్గర ఎక్కువ మంది తీసుకు వెళుతు ఉంటారు అండి బళ్ళు అవి మీకు ఏ బళ్ళు కావాలండి ఎంత మంది వచ్చారు అండి రెండు బళ్ళు అంటారా గేర్ బళ్ళా అండి మామూలు బళ్ళు స్కూటీ అయితే ఏడు వందలు అవుతుందండి రోజుకి ఈ గేర్ బళ్ళు అయితే రోజుకి వెయ్యి రూపాయలు అవుతుందండి మీకు రెండు బళ్ళు కావాలాండి రెండు గేర్ బళ్ళు రెండు లేదంటే స్కూటీలాగా రెండు గేర్ బళ్ళే పట్టుకు వెళ్తారా పెద్దవి పట్టికు వెళ్తారా అండి లేదంటే మామూలు నార్మల్గా హీరో హోండా అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఎఫ్జడ్ఎక్స్ ఉంది బుల్లెట్ ఉంది డ్యూక్ ఉంది నా లేదంటే నార్మల్ అవి ఉన్నాయి పల్సర్ ఉంది అపాచీ ఉంది కావాల్సిన అన్ని బళ్ళు ఉన్నాయండి అంటే మామూలుగా అయితే డిస్కౌంట్ అయితే ఎవరికి ఇవ్వమండి మీరు నాలుగు రోజులు అంటున్నారు కదా సరే ఒక ఐదు వందలు తగ్గించి తీసుకు వెళ్ళండి పోనీ వారం అలాగైతే నాలుగు రోజులు కదా నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు ఇవ్వండి మూడు వేల ఐదు వందలు ఇచ్చి తీసుకు వెళ్ళండి పెట్రోలు అన్నీ మీదే అండి పెట్రోల్ మీరే కొట్టించుకోవాలి మీరు మీరు తెచ్చుకోవాలి పెట్రోల్ పెట్రోల్ మాకేం సంబంధం లేదు మీరు అడ్వాన్స్ ఏమన్న ఇస్తారా అండి ప్రూఫ్లు ఇద్దరివి ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు ఇవ్వాలండి చిన్న కార్డు ఒరిజినల్ ఒకటి ఇవ్వాలి ఇంకోటి జిరాక్స్ ఒకటి కావాలి కావాలి ఒకసారి చూపించండి మీ డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ వద్దు కానీ చూపించండి ఇవ్వండి నాలుగు వేలు ఇవ్వండి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ కట్టుదురు కానీ సరే అండి ఓకే అండి మీరు జిరాక్స్లు తీసుకురండి ఈలోపు నేను తాళాలు తెస్తాను సరే అండి